సుదూర ప్రయత్న ప్రయాణాల్లో డుకాటి బైక్ చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు దాల్ దానితో ఎక్కువ ప్రయాణించడానికి సులభంగా ఉంటుంది అది మైలేజ్ తక్కువ ఇస్తుంది కానీ అది చాలా వేగవంతమైన బండి అది చాలా ఎక్కువ హార్స్ పవర్తో రన్ అవుతుంది మరియు ఏరోనామిక్ మరియు అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ ప్రత్యేకత ఉంది దానిలో అది మనం దానిలో ప్రయాణిస్తుంటే మనకు గాలిలో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అది చాలా అద్భుతమైన బండి చాలా వేగవంతమైనది కూడా దానికి చాలా శక్తివంతమైన ఇంజన్ ఉంటుంది అలాగే ఎరోనామిక్ అధునాతన సస్పెన్షన్ ఉంటుంది ఆ సస్పెన్షన్ వల్ల మనము స్పీడ్ బ్రేకర్ పైన వెళ్ళినా కానీ అది మనకు చాలా సున్నితంగా అనిపిస్తుంది ఎలాంటి క్లిష్టమైన రోడ్ల మీదైనా అది ప్రయాణిస్తుంది డుకాాటి బైక్లతో నా అనుభవం చాలా గొప్పది అది చాలా అద్భుతమైన బండి కావున నాకు ఆ బండిలు ఆ బైక్ అంటే ఆ డుకాటి బైక్ అంటే చాలా ఇష్టం